నేను వండటానికి ఎంతో ఇష్టపడతాను నా వంటకాలు వంటకాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేను పిండి వంటలని చాలా రకాల పిండి వంటలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అనేక రకాల పిండి వంటలు చేస్తూ ఉంటాను జంతికలని సున్నుండలని కజ్జికాయలని ఇలాగా పిల్లలకి ఇష్టపడే ప్రతీ చిన్న వంటకాన్ని అయినా ఎంతో శ్రద్ధగా చేస్తాను పిల్లలు తినడానికి రుచికరంగా చక్కగా చేయడానికి ప్రయత్నిస్తాను వంటకాలు చేయడంలో నేను చాలా ఆసక్తి చూపుతాను వంటకాలు చాలా రకాల స్వీట్స్ హాట్స్ ఇలాగా అనేక రకాల వంటలు చేస్తూ ఉంటాను ఆ వంటలన్నీ పిల్లలకి వండి వడ్డించడంలో చాలా ఇష్టం నాకు వాళ్ళు తృప్తిగా తిని ఆనందించి నేను వండుతూ ఉంటే ఎంత ఇష్టపడుతూ ఉంటాను అందుకనే నేను చాలా కష్టపడి అనేక రకమైన వంటలు చేస్తాను పాతకాలపు సాంప్రదాయక వంటకాలన్నీ చేస్తూ ఉంటాను వారికి పాతకాలం రుచులన్నింటినీ వాళ్ళకి తెలియజేసేటట్లు రకరకాల వంటలను తెలుసుకొని కూడా నేను తయారు చేసి వారికి పెడతూ ఉంటాను వంట చేయడం వల్ల నాకెంతో తృప్తి కలుగుతుంది పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్యం పాలైపోతారు అదే మనం సొంతంగా తయారు చేసి పెడుతూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది అందుకనే అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి సొంతంగా వండుకోవడానికి కృషి చేయాలి